మా ఊరిలో ఈ తలనొప్పిని పోగొట్టడానికైతే మసాజ్ చేస్తారండీ బాగా హెడ్ మసాజ్ అవునండి ఆముదం అనేది ఎక్కువగా పడతారు అవునండి జండు బాం రాసి పడుకుంటారు కూడా ఒక్కొక్కసారి అండి అవునండి ఆవిరి పట్టడం లేదండి కానీ ఎక్కువగా తలకి నూనె రాసి పడుకుంటారు ఉదయానికి తగ్గుతుంది తలంటు స్నానం చేసి మామూలుగా ఉంటారు అవునండి లేదు సారు సాధారణంగా అయితే ఇవే సారు మా తాతల కాలం నించి చేసింది అవునండి ఇప్పుడైతే టాబ్లెట్లు వేసుకుంటున్నారండి మరి ఒకప్పుడైతే అలాగే చేసేవాళ్ళం అవును సారు అవును సారడిన్ టాబ్లెట్స్ఏ వేసుకుంటామండి అలాగే సార్ అయితే సరే సారు ఒకే సారు ఉంటాను సార్